భారతదేశంలో వివిధ ప్రాంతాల్లలో వేరే వేరే వాతావరణం అనేది ఉంటుంది ఇప్పుడు మనం జమ్ము అండ్ కాశ్మీర్ షిమ్లా అట్ట తీసుకుంటే వాతం అనే అనేది అటు మన ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుంది అదే చలికాలంలో అయితే వాళ్ళ అక్కడ జమ్మూ కాశ్మీర్ సైడ్ ఇంకా మంచుబడుతుంది అదే మనం ఇక్కడ సముద్ర సముద్ర ఒడ్డు దిక్కు ఉన్న ప్రదేశాలు తీసుకుంటే వాళ్ళకి వాతావరణం అనేది హూమిడిటీగా ఉంటుంది వేసవిలో అయితే వాళ్ళకి విపరీతంగా చెమట చమట అనేది వస్తుంది ఎందుకు అంటే పక్కనే నీరు ఉండటం వల్లే హుముడిటి అనేది పెరుగుతుంది అలాగే ఇప్పుడు మా సైడ్ తీసుకుంటే తెలంగాణ ఇటు సైడ్ చూసుకుంటే తెలంగాణ రాజస్థాన్ చూసుకుంటే మనం అక్కడ వేసవిలో వాతావరణం అంటే వేడి అనేది విపరీతంగా ఉంటుంది ఎందుకు అంటే అక్కడ మనం ఎక్కడ చూసిన ఇసుకనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మా ప్రాంతాలలో కూడా వాతావరణం అనేది పేరుగుతూ వస్తుంది చలి అనేది కూడా చలికాలంలో పెరుగుతుంది ఎండాకాలంలో వేడి అనేది అప్పటికిప్పటి కన్నా చాలా పెరిగింది